నేను మీషోలో ఒక శారీ ఆర్డర్ చేసినా అయితే నాకు శారీ చాలా బాగా నచ్చింది నాకు నేను అనుకున్న దాని కంటే మంచి క్లాతింగ్ మంచి రేటు మంచిగా ఉంది క్లాతు నాకు చా చీర చాలా కలర్ క్లాత్ అయినా మోడల్ అయినా న్యూ మోడల్ అంతా బాగా నచ్చింది నాకు శారీ గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది శారీ